వసతి విషయంలో మా ఏలూరు నగరంలో చాలా సందర్శించిన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి వసతి విషయంలో చాలానే అనుగుణంగా ఉన్నాయి ఎందుకంటే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక హోటల్లు ఉన్నాయి రిసార్ట్లు ఉన్నాయి అలాగే ఇతర వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి అయితే సీజన్ సమయంలో మాత్రం ఈ వసతి సౌకర్యాలు చాలా త్వరగా నిండిపోతాయి ఎందుకంటే అనేక ప్రాంతాల నుండి వస్తున్న పర్యాటక సందర్శకులు పెరుగుతుండం వల్ల ఇవి చాలా త్వరగా నిండిపోతూ ఉంటాయి పర్యాటక సీజన్ పొడిగించడానికి మరియు మరింత పర్యాటకులను ఆకర్షించడానికి ఏలూరు ప్రాంతంలో తప్పకుండా మరింత వసతి సౌకర్యాలను అభివృద్ధి చేయటం అవసరం రవాణా విషయంలో అయితే ఏలూరు నగరం నుండి రైలు ప్రయాణం బస్సు ప్రయాణం విమాన ప్రయాణం కూడా అన్నీ అనుసంధించబడి ఉన్నాయి కాబట్టి ఏలూరు ప్రాంతంలో ఇతర పర్యాటక ఆకర్షణలకు రవాణా సౌకర్యాలు చాలా అంటే చాలా పరిమితంగా ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా అయితే లేవు ఇవి పర్యాటకులకు చాలా సులభతరంగాను ఆకర్షించగలిగేటట్టు ఉన్నవి ఇక్కడ మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం ద్వారా పర్యాటకులు మరి సులభంగా వాటిని సమయానికి చేరుకోగలగటానికి సహాయ పడుతూ ఉంటుంది మౌలిక సదుపాయాల విషయంలో మాత్రం ఏలూరు ప్రాంతంలో కొన్ని పర్యాటక ఆకర్షణలు అలాగే మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా అవసరమని చెప్పవలసి ఉంది ఎందుకంటే ఏలూరు నగరంలో చాలా చారిత్రక కట్టడాలు ఉన్నాయి అలాగే బాగా ప్రసిద్ది చెందిన గుండమ్మ జలాశయం వంటి ప్రకృతి ఆకర్షణలకు మెరుగైన మార్గదర్శకాలు అలాగే చాలా సౌకర్యాలు కూడా అవసరమనే చెప్పాలి ఇందులో పర్యాటకులను బాగా ఆకర్షించాలి అంటే మా ఏలూరు ప్రాంతం కొన్ని విషయాలపైన దృష్టి పెట్టాల్సి ఉంది ఎందులో అంటే పర్యాటక ప్రచారం చేయవలసిన వాటిల్లో బాగా ముందుగా దృష్టి పెట్టాల్సిన స ఎంతైనా ఉంది అలాగే పర్యాటక ఉత్పత్తులు మరియు సేవల అభివృద్ధి గురించి మా ప్రాంతం వాళ్ళు ఆలోచించి వాటిని మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి అలాగే మరి యొక్క సంరక్షణ ఏమిటంటే పర్యాటకుల వరు వనరులను సంరక్షించాలి ఏలూరు ప్రాంతం అంతా అనేకులు పర్యాటకులుగా ఉన్నారు ఇక్కడ సంరక్షించడానికి మరియు సమర్థవంతంగా వాటిని నిర్వర్థించడానికి చర్యలు అనేవి తీసుకోవాలి ఈ వివిధ అంశాలపై ఏలూరు ప్రాంతం దృష్టి పెట్టగలిగినట్లయితే పర్యాటకులను ఆకర్షించటానికి మరియు పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడానికి ఏలూరు బాగా సహాయపడుతుంది అలాగే మంచి వనరులను వసతి గృహాలను పర్యాటకులకు అందించడంలో ముందుంటుందని ఏలూరు ప్రాంతానికి తెలియజేస్తున్నాను